నాకు గొంతు ఇబ్బందిగా ఉన్నప్పుడు ఒక పచ్చి అల్లం ముక్కను మంచిగా అది నీట్గా దాని పొట్టు గీకేసి దాన్ని కొంచెం కచ్చాపచ్చాగా దంచి గ్యాస్ మీద మంచిగా వేడి నీళ్ళు పెట్టుకోని అల్ల అందులో వేస్తాను కొంచం అది మసిలినంక మంచిగా మిరియాలు కొంచెం కచ్చాపచ్చాగా దంచి వేస్తాను దాని తర్వాత కొంచెం యాలకులు ఇవి వేస్తాను ఒక మూడు నాలుగు తర్వాత పసుపు ఇంతంత పసుపు వేస్తే అన్నీ రోగాలకు అది పని చేస్తుంది కాన్సర్తోను సహా పసుపు మంచిగా పని చేస్తుంది కాబట్టి వీటినన్నిటిని మంచిగా ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అవసరం లేదు ఒక మూడు నిమిషాలైనా మంచిగా మసలనిచ్చి నీటుగా మంచిగా మసలిన తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకుని కొంచెం రెండు నిమిషాలు చల్లారినాక తీసుకుంటే అంటే బాగా చల్లారవద్దు కొంచెం మన ఛాయ్ ఎలా తాగుతామో గోరువెచ్చగా అదిగో అలా ఉంటే గొంతు కొంచెం సవరించుకోని బాగుంటుంది కొంచెం గొంతు ఇన్ఫెక్షన్లు కూడా గొంతు ఇన్ఫెక్షన్లకు కూడా అల్లం అనేది చాలా పని చేస్తూ ఉంటుంది ఇన్ఫెక్షన్లని శక్తి అంటే అది తలకాయ నొప్పి కానీ జలుబు కానీ ఇంకా ఇలాంటి వాటికి చాలా పని చేస్తుంది గొంతు బొంగు కూడా మొత్తం మంచిగా సాఫ్గా ఉంటుంది అన్ని ఇన్ఫెక్షన్లు పోతాయి